పద్నాలుగవ తారీకు జనవరి నెల పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం పదో తారీకు ఫిబ్రవరి నెల పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం తొమ్మిదవ తారీకు మే నెల పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం పన్నెండవ తారీకు జూన్ నెల పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం పద్నాలుగవ తారీకు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం